తెలంగాణలో అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మనకి రాకముందు నుంచి కూడా తెలంగాణ సంస్కృతిని కనుబర్చకపోయేది తెలంగాణలో మనకి రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తెలంగాణ వచ్చిన కాడి నుంచి తెలంగాణలో ఉండే సాంస్కృతి కానీ కళలు కానీ వంటకాలు కానీ కళలు కానీ అవన్నీ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి మనకి ప్రజలు అవగాహన కల్పించారు అయితే ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు